రెండు రెండు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆరు పంతొమ్మిది వందల అరవై ఐదు నాలుగు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పది పది రెండు వేల నాలుగు